ఈ మధ్యకాలంలో మలేరియా డెంగ్యూ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనే తేడా అసలు లేకుండా ఎక్కువగా ఈ జ్వరాలు అనేవి వస్తున్నాయి ఎందుకు అనంటే కాలుష్యం అనేది ఒకటి పెరిగింది అది కాకుండా బయట నిలువ ఉంచే నీరు మనం మన పరిసరాలను అపరిశుభ్రంగా పెట్టుకోవడం చెత్తకుప్పలో ఉండే చెత్తని ఎత్తకపోవడం మన ఇంటిని కూడా మనం పరిశుభ్రంగా పెట్టుకోకపోవడం ఇవన్నీ చాలా వరకు కారణాలు అవుతున్నాయి ఇవి డెంగ్యూ మలేరియా అనేవి రాకుండా ఉండాలి చాలా వరకు అరికట్టడానికి మనం ఏదన్న ప్రయత్నం చేయాలి అననుకుంటే మొదటిగా మన ఇంటిని మన పరిసరాల్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలి అలాగే దోమతెరల్ని ఎక్కువగా వాడడం పొడవాటి బట్టలు వేసుకోవడం చేతులు కాళ్లు బాగా కనిపించకుండా బట్టలు వేసుకోవడం దో దోమతెరలు వాడడం ఇలాంటివన్నీ చెయ్యడం వల్ల కొంతవరకు మనం డెంగ్యూ మలేరియా అనేది రాకుండా అరికట్టచ్చు